మేము ఖాళీ దొరికినప్పుడల్లా ఎక్కువగా మొక్కల్ని పెంచడానికి ఎక్కువగా అయితే నేను అయితే ఇష్టపడతాను అందులోని ఏవైనా డబ్బాలూ కట్టా ఖాళీగా ఉన్నపుడు అందులో మట్టి వేసి అందులో మొక్కల్ని పెంచడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటానన్నమాట గడ్డిమొక్కలూ ఇంకా గడ్డిపూలు ఎక్కువగా పూస్తూ ఉంటాయన్నమాట అవి ఒక గులాబీ రంగులోని తెలుపు కలర్లో ఎక్కువగా పూస్తాయి అటువంటి గడ్డి మొక్కల్ని డాబ్బాలో ఎక్కువగా వేస్తూ ఉంటాను అలాగే మొక్కలు అంటే ప్లాంట్లు టైపు ఉంటాయి కదా పాదుల టైపునే మొక్కలు కూడా ఉంటాయన్నమాట దాన్ని మనీ ప్లాంట్ అని అంటారు అది కూడా పెంచుతాము ఎందుకంటే అది అందానికి చాలా బాగుంటుంది ఇంటికి అది అందాన్ని ఇస్తుందన్నమాట ఎందుకంటే అది డాబ్బాలో వేసి దానికి ఒక దారం కట్టి ఆ తీగ చుట్టూ అది మనం ఇంటి గుమ్మాలకి ఇంటి పైకి మనం అలా కడితే ఆ ప్రకారమే అది పాదు టైపు అల్లుకొని మొత్తం ఇల్లు అంతా ఆవరిస్తూ ఉంటుందన్నమాట అది చాలా బాగుంటుంది అదొక మంచి అనుభవం కూడా ఎందుకంటే మనం మనకి మొక్కలనేవి చాలా అవసరం ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మనకి ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా ఉంది ఏ చాలా ఎండలు ఎక్కువైపోవడం వల్ల ఎక్కువై ఆయన్ని మొత్తం కాలుష్యం అయిపోవడం వల్ల మనకి గాలి అనేది చాలా మనకి ఇంపార్టెంట్ మాట అందులోని మనం ఎక్కువ మనకి గాలిని ఆక్సిజన్నీ ఎక్కువ ఇచ్చేవి మొక్కలే మాట ఈ మొక్కలు మన దగ్గర ఎక్కువగా ఉంటే మనకి అనారోగ్యాలనేవి కూడా ఎక్కువగా రావు ఎక్కువగా ఈ మొక్కల్ని పెంచడం వల్ల నాకు ఏంటంటే అనుభవం ఎక్కువగా చల్లదనం అనేది వస్తుంది ఎక్కువగా చల్లదనం అనేది గాలి అనేది కూడా ఎక్కువగా ఈ మొక్కల ద్వారా మనకి వ్యాప్తి వ్యాప్తి చెందుతుంది మాట ఆక్సిజన్ కూడా మనకి అందుబాటులో ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకే నేను అయితే ఒక పాఠం నేర్చుకున్నాను మనం మొక్కలని సంరక్షిస్తే ఆ మొక్కలు మనలని సంరక్షిస్తాయన్నమాట రక్షిస్తాయి అది అయితే నేను నేర్చుకున్నాను అది నాకు చాలా జీవితంలో చాలా గొప్ప మంచి అనుభవం అని నేను చెప్పుకుంటాను అన్నమాట